నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసానండి మీరు చూపించిన డ్రస్సు అది నేను పేమెంట్ కూడా చేసేసాను ఆర్డర్ చేసి కానీ ఏంటంటే నాకు నేను చూపించినట్లుగా డ్రస్ నాకు రాలేదు నేను స్టిచ్చింగ్తో కూడిన డ్రస్సు ఆర్డర్ చేసానది కానీ మీరు నాకు పంపించిందేంటంటే క్లాత్ పంపిచ్చారు ఆ క్లాతు కూడా బాగాలేదండి ఇంకా కలర్ కూడా బాగాలేదది ఆ డిజైన్ కూడా అంత ఎక్కువేం బాగాలేదది కానీ నేను చూసిన డ్రస్సు బాగుందది నేను ఎక్సెల్ ఆర్డర్ చేసానండి కానీ నాకేంటంటే క్లాతులొచ్చేసినాయవి

కలర్ కాంబినేషన్ కూడా బాగాలేదండి నేను పెట్టిందేమో పింకు లక్స్ గ్రీను పెట్టాను కాంబినేషను కానీ నాకేటంటే రెడ్డునీ పర్పల్ ఇచ్చారు అసలు కాంబినేషన్ కూడా బాగాలేదు క్లాత్ కూడా బాగాలేదు అది మా నేను దాన్ని మళ్ళీ తిరిగి మీకు పంపించేస్తాను నాకు సేమ్ అదొస్తుందా లేకపోతే నా మనీ నాకు రిటన్ పంపించేస్తారా ఎన్ని రోజుల్లో తీసుకుంటారండి దాన్ని వన్ వీక్ పడుతుందా మళ్ళీ మనీ రావాలంటే దాదాపు ఒక టెన్ డేస్ అయిపోతుందా ఓకేనండి